గుడ్ ఈవెనింగ్ అమ్మ అమరావతి గారా మాట్లాడేది మేము లాస్ట్ మంత్ టీత్ వేయించాం కదమ్మా ఎట్లా ఉంది ఇప్పుడు

ఓకే ఇంకా ఏమన్న అనిపిస్తుందా మీకు అంటే బాగా జుమ్ అనడం ఓకే అండి అంటే ఇప్పుడే వేయించాం కదండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం ఆ గట్టి పదార్థాలు అన్నీ అవైడ్ చేయాలి అవైడ్ చేయాల్సి వస్తుంది లేకుంటే మనకు టీత్ ఊడిపోయే అవకాశం ఉంటుంది తర్వాత తినండి తర్వాత ఏమైన తిన వచ్చు కానీ కొన్ని మంత్స్ వరకు మనము అవాయిడ్ చేస్తే స్వీట్స్ ఓకే అయితే మనం ఏమి చేయాలంటే కొన్ని డేస్ మనం స్కిప్ చేయాలమ్మా ఈ స్వీట్ ఐటమ్స్ కానీ ఐస్ క్రీమ్ అలాంటివి అవన్నీ స్కిప్ చేయాలి ఒకసారి మీరు రెగ్యులర్ చెకప్ చెకప్కి వస్తారా హాస్పిటల్కి అంటే నెలలో ఇప్పుడు మనం స్టార్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో మనం రెగ్యులర్ చెకప్ చెకప్ చేసుకుంటే బెటర్ అని నేను జస్ట్ సజెషన్ ఇస్తున్నాను మీకు వీలు ఉంటే రేపో ఎల్లుండో వచ్చేయండి ఒకసారి పట్టుకురండి ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఏమైన చేంజెస్ వచ్చినాయా లేదా అవి కూడా చెక్ చేద్దాం

ఓకే ఇంకా ఏమైన అనిపిస్తుందా అండి మీకు ఏమైన ఇంక నిద్ర పట్టకుండా అట్లా ఏమైన అనిపిస్తుందా

మొత్తానికి అవాయిడ్ చేయాలండి చల్లటి పదార్థాలు అన్నీ అవైడ్ చేయాలి సరేనా రేపు రండి రేపు లేదా ఎల్లుండి